ప్రభుత్వ పథకాల కింద చాలా మంచి వైద్య సేవలు గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాము ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో గాని మొత్త్యం భారతదేశ వ్యాప్తంగాూ కూడా కానీ తెలంగాణలో దీని యొక్క ఇది అనేది ఎక్కువ చూడగలుగుతున్నాము ఎప్పుడైతే మాత శిశువు సంరక్షణ నంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది శిశువు మరణాల రేటు చాలా తక్కువగా జర అవుతుంది అందరూ దీనికి మొగ్గు చూపడం మనం చూస్తున్నాము కానీ నా వంతుగా నేను నన్ను అడుగితే మట్టుకి నేను ఓన్లీ ప్రైవేటు కేంద్రాలకే వెళ్ళడానికి ఇష్టపడతాను కారణం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా మట్టుకి సేవలు చాలా పెద్దగా లైన్ ఉండడం ఒకటి చాలా లేటుగా అవుతాయి కొంచెం నమ్మకం కూడా తక్కువ ఉంటుంది ఇంత సేవలు చాలా మెరుగా అయినా కూడా నమ్మకం రాావడానికి కొంచెం టైం పడుతుంది ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి తేడా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మనం వెళ్తే మనం ఒక డాక్టర్ కోసం వేచి చూడాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి అలాగే మరియు ఇక్కడ చూస్తే మనకి ప్రైవేట్లో డాక్టర్స్ అందరూ ముందుగానే ఉండి ఉంటారు చూసే పద్ధతిలో దూరని కూడా వేరే ఉంటుంది అక్కడ లైన్కి చూడడం కానీ డాక్టర్స్ పైన ప్రెషర్ అనేది కానీ ఇవన్నీ కూడా ఖచ్చితం చేసుకుని చెప్పవచ్చు